మ్యాడం ఇది చిత్తూరు పోలీస్ స్టేషనేనా అండీ మ్యాడం నేను చిత్తూరు నగరానికి నిన్న రాత్రి పూట వచ్చాను మ్యాడం చిత్తూరు నగరానికి ఇక్కడ మా మేము ఏబిసిడి హోటల్లో నందు నివసించాము నైట్ మా యొక్క వస్తువు బ్యాగ్ మేము మార్నింగ్ నిద్ర లేచి టిఫిన్ చెయ్యాలనేసి బయటికి వచ్చాము అప్పుడు మా మా యొక్క బ్యాగ్ రూమ్లో పెట్టేసియున్నాము బ్యాగ్ కనపడడం లేదు ఆ బ్యాగ్లో ల్యాప్టాప్ ఛార్జింగ్ వైర్ మొదలుగునవి చాలా వస్తువులు విలువైన వస్తువులు డబ్బులు అంతా ఉన్నాది మ్యాడం అవును మ్యాడం నేను చుట్టుపక్కలంతా వెతికాను ఎక్కడా దొరకలేదు నా బ్యాగు అవును మ్యాడం మా బ్యాగ్ ఎక్కడా దొరకలేదు మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు కంప్లైంట్ ఇద్దాము ఈ హోటల్ మీద కంప్లైంట్ ఇద్దాము అని మేము అనుకుంటున్నాము మ్యాడం ఓకే మ్యాడం మేము చిత్తూరు పోలీస్ స్టేషన్ వద్దకు ఎలా మ్యాడం చేరుకోవాలి మేము మ్యాడం మేమిక్కడ కరెక్ట్గా ఇప్పుడు చిత్తూరు కొంగారెడ్డి పల్లి అనే ప్రాంతంలో ఉన్నాము మ్యాడం ఓకే మ్యాడం నేను అతి త్వరగా శీఘ్రమే మీ వద్దకు చేరుకుంటాను మ్యాడం ధన్యవాదములు